విభిన్న క్రీడలు ప్రోత్సహించడానికి చాలా క్రీడలే ఉన్నాయి మా ప్రాంతంలో అయితే జాతీయ అంతర్జాతీయ పోటీలు చాలా జరుగుతూ వస్తాయి ఏడాది ఏడాదికి ఒక క్రీడను లేదా క్రీడలను మేము పెట్టి పోటీలను పెట్టి ప్రజలను పాల్గొనేలా చేసి మేము వారితో వివిధ క్రీడలను ఆడిస్తూ ఉంటాము ఆడిన వాళ్ళకి అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వారు విజయాలను సాధిస్తూ ఉంటారు లేదా జాతీయస్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ వారు సెలెక్ట్ అయ్యి ముందుకి కొనసాగుతూ ఉంటారు ఈ క్రీడలను ప్రారంభించడానికి ముందుగా మనం వాటిని ప్రోత్సహించాలి టీవీల ద్వారా వార్తాపత్రికల ద్వారా మనం ఈ క్రీడలను ఈ చోట మేము ఈ యొక్క తేదీన జరుపుచున్నామని వారికి తెలియజేసిన యెడల వారు ఆసక్తితో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొన్ని క్రీడలు ప్రభుత్వంతో ముడిపడి ఉంటాయి ప్రభుత్వమే ఈ యొక్క క్రీడలను ఖచ్చితంగా పెట్టాలి అనే యొక్క స్కీములను తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఈ క్రీడల ద్వారా ఆ యొక్క ప్రదేశం ఆ యొక్క రాష్ట్రం స్థాయి పెరగడం జరుగుతుంది అలానే ఈ క్రీడలు ఆడే వారికి తగిన సౌకర్యాలు బట్టలు వసతులు అన్ని వారే కలుగజేస్తారు అకాడమీలు ఇలా చాలానే ఉన్నాయి ఇవన్నీ మనం చేయడానికి ముందుగా మన పేర్లను మనం అక్కడ ఇచ్చినప్పుడు వారే మనల్ని అప్రీతిగా నడిపిస్తారు అలానే ఈ యొక్క ఆటలను మనం ఆడినప్పుడు మనకంటూ ఒక ఉద్దేశం మనకంటూ ఒక నమ్మకం వస్తుంది జీవితంలో మనం సాధించగలం చేయగలం అనే ఒక దృఢ సంకల్పం మనలో నిండుతుంది ఇలా మనం చేసినప్పుడు మన జీవిత లక్ష్యాలను కూడా చేరుకోవడానికి ఇవి ఎంతో సహకరిస్తాయి ఎందుకంటే మనం ఎంతో ప్రయాసతో ఎంతో కష్టపడి ఈ యొక్క క్రీడలకు ప్రిపేర్ అయ్యి ఈ క్రీడలలో ఈ క్రీడలలో పాల్గొని విజయం సాధిస్తాం ఆ పట్టుదల మనకి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ఈ విధంగా మా ప్రాంతాలలో చాలా క్రీడలు మేము జరిపించడం జరిగింది క్రికెట్ కబడ్డీ హాకీ షటిల్ ఇలా చాలానే కండక్ట్ చేశాము చాలామంది పాల్గొన్నారు చాలా మంది అంతర్ అంతర్జాతీయ స్థాయికి జాతీయ స్థాయికి వెళ్లడం సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ విధంగా మేము క్రీడలను ఎంతో ఇష్టంగా జనులకు ప్రజలకు నచ్చేటట్టుగా ఎంతో ముందుండి ప్రోత్సహిస్తూ ఉంటాము